హలో మేమా కస్టమర్ అండి టైలర్ షాపే కదా మీది మాకు డ్రస్సు కుట్టిఇవ్వాలండి ఒకటి కోటు టైపు పేరెంట్స్ వెడ్డింగ్ పేరెంట్స్కి డ్రెస్ గిఫ్ట్ ఇవ్వడానికి

మా అడ్రస్ విశాఖపట్నం అండి మాకు టూ డేస్లలో టూ త్రీ డేస్లో కావాలి

మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారు కొలతలు డ్రెస్ తీసుకు రమ్మంటారా

ఫోర్ డేస్లో కావాలి

ఓకే ఎంత తీసుకుంటారు థౌజండ్ పడుతుందా అదే మరి కొలతలు కొలతలకి డ్రెస్ తీసుకురమ్మంటారా అడ్రస్ ఓకే పంపిస్తామండి ఎప్పుడు తీసుకురావాలి ఏ టైంకి తీసుకురమంటారు పర్ఫెక్ట్గా కుట్టాలండి మరి అదే మరి అందుకే అడుగుతున్నాం రేపు తీసుకొస్తాను రేపు మార్నింగ్ తీసుకొస్తాను

ఓకే అండి